వీపునొప్పి పోగొట్టడానికి ఇంట్లో ఉండే గృహవైద్యాలు ఇంట్లో ఉండే చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే వారిని వీపు మీద ఎక్కించుకుని అటు ఇటు నడిపించుకుంటే వీపునొప్పి తగ్గుద్ది లేదంటే జండూ బామ్ లాంటి ఏదన్నా బాము పెయిన్ రిలీఫ్ బాము రాసుకుని మసాజ్ చేసుకుంటే వీపునొప్పి తగ్గుతుంది ఇంకా మునగాకుని మునగాకుతో వైద్యం చేస్తారు కొంతమంది పెద్ద వాళ్ళు వీపుకి కట్టు కట్టి ఇంక బాగా వేడి వేడి నీళ్ళు వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తే వీపునొప్పి తగ్గి వీపునొప్పి మనకు రీ రిలీఫ్ వస్తుంది ఇంకా గృహవైద్యాలు ఇంతకుమించి ఏమీ చేయలేము ఇంకా బాగా ఎక్కువ వీపునొప్పి ఉంటే హాస్పిటల్కి వెళితే నువ్వు సరైన ఈ అది గ్యాస్ వల్ల వస్తుందా లేకపోతే ఏదన్నా దెబ్బలు తగలటం వల్ల వస్తుందా లేదంటే ఏమన్నా బరువులు మోయటం వల్ల వస్తుంది అనేది వైద్యుడు ఇన్వెస్టిగేషన్ చేసి దానికి సంబంధించిన రిపోర్టు టెస్టింగ్ చేసి మనకు మందులు రాసిస్తారు